ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకటనల ద్వారా ఎక్కువమంది వ్యక్తులకు చేరువయ్యే కొన్ని మార్గాలు ఏంటంటే అండి ఒకటి టీవీ ఈ టెలివిజన్లో ఒక యాడ్ రూపంలో ఇవ్వడం అండి రెండవది ఏంటంటే వార్తా పత్రికల్లో పాంప్లెట్లు పెట్టి ఇవ్వడం లేకపోతే ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే ఆ వార్తా పత్రికల్లోనే ప్రకటనలు ఇవ్వడమండి ఇవన్నీ మినహాయించుకుంటే ఫ్రీగా ఒక రోజుకని కొంత సమయం కానీ ఫ్రీగా ప్రజలకు అనేది ట్రయిల్ అనేది ఇచ్చాం అనుకోండి వాళ్ళు ఓహో ఏదో కొత్తది వచ్చింది దీన్ని మనం ట్రై చేయాలి ఫ్రీ ఇస్తున్నారు కదా అని చెప్పి ఇలాగ ట్రై చేస్తారండి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకటనలు చేసేది అదే కాకుండా ఎవరైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారనుకోండి దానికి స్పాన్సర్ కింద మనం వెళ్ళామనుకోండి అప్పుడు కూడా ఏంటంటే మనకి ఒక రకమైన ప్రకటన కింద అది అవుతుందండి ఎందుకంటే వాళ్ళ ప్రతిసారి కూడా ఏంటంటే ఆ ఈవెంట్ వారు మన ప్రోడక్ట్ని అనేది వాళ్ళు ఇలాగ వీళ్ళు స్పాన్సర్ చేశారని చెప్పి చెప్తు ఉంటారండి సో ఇలాగ ఈ ప్రకటన అనేది ఉంటుందండి చాలా సృజనాత్మకంగా ఉండి మిమ్మల్ని ప్రభావితం చేసిన ప్రకటన గురించి మాట్లాడగలరా అంటే ఇది కొంచెం కష్టం అండి మాట్లాడటం